మేము ఒక ఒక నచ్చిన ప్రదార్థాన్ని ఒకే పద్ధతిలో చేస్తాను అది ఇంట్లో వాళ్ళ తినేవారి రుచిని బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి నచ్చిందంటే అదే పద్ధతిలో చేస్తాను లేకపోతే కొ దాన్ని కొద్దిగా మార్పులు చేస్తాను మార్పులు చేస్తాను ఎందుకంటే ఆ వంటకము ఎప్పుడు ఎదుటివారు తినేలా ఉండాలి కాబట్టి బాగుండాలి కాబట్టి ఒకసారి ఈ విధంగా నచ్చిందంటే అదే పద్ధతి ఫాలో అవుతాను అది బోరు కట్టిందంటే ఇంకో వేరే పద్ధతిలో కూడా చేస్తాము అలాగా అంటే ఒక పద్ధతిలో ఇలా వేసాం అనుకో ఇంకోక పద్ధతిలో కొన్ని వంటకాలు టమాటా అనగా కొన్ని ఇంగ్రీడియండ్స్ యాడ్ చేసి వేరే విధానంలో కూడా చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళ నచ్చే పరిస్థితులను బట్టి మన వంట ఆధారపడి ఉంటుంది ఏదైనా మార్పు కోసం చిన్న చిన్న మార్పులు చేసి కూడా వేరే టేస్ట్ని అందించడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగ కూడా చేసుకోవచ్చు